పల్లెటూరులో పిల్లలాటలాడ్డానికి పట్టణాల్లో పిల్లలాటలాడ్డానికి చాలా తేడా ఉంటుంది పల్లెటూరుల్లో పిల్లలు పల్లెటూరుల్లో పిల్లలు పొలాల్లో ఆటలాడ్డం మరియు వాళ్లెప్పుడూ మట్టిలో ఆటలాడ్డం వల్ల వారి యొక్క శరీరం అనేది చాన దృఢంగాను మరియు వారి మ మానసిక ఎదుగుదలనేది చాలా ఎక్కువగా ఉంటుంది పల్లెటూరులో పిల్లలు ఎక్కువగా మట్టిలో ఆడడంవల్ల వారి యొక్క మైండ్ కాని మరియు వారి యొక్క శరీరం కాని చాలా బలిష్టంగాను మరియు వారి మేధా శక్తనేది చాలా ఎక్కువగా ఉంటుంది వారు ఎక్కువగా బయట ఆడడం వల్ల వారికి విటమిన్ డీ అనేది చాలా బాగా లభిస్తుంది మరి పల్లెటూరి పంట పొలాల వాతావరణానికి వారి యొక్క ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది మరియు వారికి రోగ నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పల్లెటూరుల్లో ఆటలాడడం అనేది చాలా ఎక్కువగా బాగుంటుంది పల్లెటూరుల్లో ఆటలాడడం మరియు చాలా ఎక్కువగా ఆరోగ్యకరం కూడా పల్లెటూరుల్లో పిల్లలాటలాడుతుంటే చాలా చూడముచ్చటగా ఉంటుంది వారాడే ఆటలు కోకో కొమ్మ కోతికొమ్మచ్చి వంగులుదూకులు మరియు చెట్లెక్కి ఆడే ఆటలవల్ల వారికి నిజజీవితంలో కూడా వారియొక్క ప్ర వారికి వచ్చే ప్రమాదాలు ఎలా నిరోదించుకోవాలో కూడా వారికి అర్ధమవుతుంది కానీ పట్టణాలలో పిల్లలాడే ఆటల అలా కాదు వీరెంత కాడికి ఇండోర్ గేమ్సని అవుట్ డోర్ గేమ్సని ఎంతకాడికి ఇంట్లో ఆడ్డము మరియు ఒక రేకు వేసుకొని దాని కింద షెటిల్ అని బ్యాట్మింటన్ అని ఈ ఆటలవల్ల వీరియొక్క శరీరమనేది ఎక్కువ కష్టపడదు శరీరం కష్టపడకపోతే మరియు స్వే చెమటనేది బయటకిపోదు దానివల్ల చాలా రోగాలొస్తాయి మరియు ఈ రోజు పిల్లల్లో ముఖ్యంగా వీరాడే మొబైల్ గేమ్స్ వల్ల ఈ మొబైల్ గేమ్స్ వల్ల పిల్లలు మానసిక ఎదుగుదలనేది చాలా దెబ్బతింటుంది మనం ఎప్పుడూ ఫోను చూడడం వల్ల వారి యొక్క కంటి పరిస్థితి కూడా దెబ్బతింటుంది మరియు వీరికి విటమిన్ డీ అనేది ఎప్పుడూ బయటకు రాకుండా ఇంట్లోనే కూర్చోవడం వల్ల విటమిన్ డీ అనేది లభించదు మరియు వీరి రోగ నిరోధక శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది మరియు పల్లెటూరిలో పిల్లలలో రోగ నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వారు దేన్నయినా ఎలాంటి ఆటనయినా సునాసంగా ఆడగలరు మరియు వారు పంటపొలాల్లో ఎక్కువగా తిరగడం వల్ల వాలి వాళ్ళ ఆహారం కాని వాళ్ళ ఆహారపలవాట్లు కాని చాలా మంచిగా ఉంటాయి మరియు చాలా ఆనందంగా ఉంటారు పట్టణాల్లో అలా కాదు పట్టణాల్లో పిల్లల ఆటలు ఎంతకాడికి చిన్న చిన్న రోడ్లల్లో ఆడ్డంవల్ల రోడ్లలో ఆడ్డంవల్ల వచ్చిపోయే బండ్లు తగిలితే దెబ్బలు తగులుతాయి లేందంటే ఎంతకాడికి ఇంట్లో ఆడ్డం వల్ల ఇంట్లో ఎంతసేపాడిన కాని పిల్లల్లో విసుగనేది వస్తుంది మైదానాలకి వెళ్ళి ఆడే ఆటలు చాలా తక్కువ క్రికెట్ అలాంటివి అది అందరు ఆడరు ఎవరో కొందరాడతారు కానీ పల్లెటూరులో ఆటలనేవి అందరు ఆడతారు పల్లెటూరులో వచ్చేసి చాలా విశాలమయిన ఏరియాస్ విశాలమయిన ప్రాంతాలుంటాయి విశాలమయిన ప్రాంతాలు చిన్న పిల్లలనించి పెద్దవారి దాక అందరాడుకుంటూనే ఉంటారు ఇలా ఆడ్డం వల్ల వారి యొక్క వారి మధ్య ఉన్న స్నేహిత్వం అనేది చాలా బలపడుతుంది చాలా ఆనందంగా ఉంటారు కాని పట్టణాలలో అలా కాదు ఎవరికి వారే ఇంట్లో వారు సొంతంగా ఆడ్డం వల్ల ఒకరితో ఒకరికి సంబంధాలుండవు ఒకటితో ఒకరి సంబంధాలు లేకపోవడం వల్ల వారి మధ్య సం స్నేహిత్వం అనేది చాలా బలహీనంగా ఉంటుంది ఇలాంటివి చాలా తగులుతాయి మరియు పల్లెటూరులో పిల్లలు ఆటలాడ్డం వల్ల వారి యొక్క మేధాశక్తి బలపడ్డమే కాకుండా వారిలో వారి కొంచెం కష్టపడితే వారి ఇంకా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడమనేదుంటుంది పల్లెటూరులో వారికెవ్వరూ కోచ్లనీ ఉండరు వారి ఆటలు వాళ్ళే సొంతంగా ఆడి ఆడడం వల్ల వారి జీవితాల్లో కూడా సొంతంగా ఉండాలో తెలుసుకుంటారు కానీ పట్టణాల్లో అలా కాదు వారికొక కోచుంటారు వారి యొక్క ఎలా వా వారి ప్రతి మూమెంట్ ప్రతి ఒక అడుగు ఎలా తీసుకోవాలో చెప్తూ ఉంటారు అలా ఉండడం వల్ల జిజజీవితం నిజజీవితంలో కూడా వారు ఎలా తీసుకోవాలనేది వారుకు తెలీదు ఒకరి సలహా మేరకే ఉంటారు పల్లెటూరులో పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు ప్రకృతి స్వచ్చమయిన గాలి అని కానీ పట్టణాలలో పిల్లలకలా ఉండదు ఎప్పుడు కాలుష్యాలు దుమ్ము ధూళితో ఉంటారు పల్లెటూరులో పిల్లలు చాలా ఆనందంగానూ మరియు చాలా ఆహ్లాదకరంగాను ఉంటారు అలాగే ఉండాలి మరియు పట్టణాల్లో పిల్లలు నిరాశగా ఉంటారు పల్లెటూరులో పిల్లలు చదువుకి చదువుతో పాటు స్కూల్లో ఆటలని ఎక్కువగా నిర్వహిస్తారు కాని పట్టణాల్లో పిల్లలకి అలా ఆటలు నిర్వహించారు పట్టణాలు ఎప్పుడు చదువు చదువు చదువు చదవడం వల్ల వారి మైండ్ మీదనేది చాలా స్ట్రెస్ పడుతుంది కాని పల్లెటూరు పిల్లల్లో అలా ఉండదు పల్లెటూరు పిల్లల్లో వాళ్ళు ఆడు ఇం స్కూలుకి వెళ్తూ కూడా ఆడుకుంటూ వెళ్తారు వస్తూ కూడా ఆడుకుంటూ వస్తారు మరియు పక్క పక్కన ఉన్న చెట్లలో కాయలు తినడం అలా వారు మం వాళ్ళ శరీరానికి కావలసిన విటమిన్లని దొరుకుతాయి కానీ పట్టణాల్లో పిల్లలలా లేరు స్కూలుకి వెళ్ళేటప్పుడు వ్యాన్లో వెళ్తారు స్కూల్కి వచ్చేటప్పుడు వ్యాన్లో వస్తారు ఇంకా పనులంటారా అసలయ్యే ఉండవు పల్లెటూరులో తిండ్లొచ్చేసి చాలా పౌష్టికాహారం కలిగి ఉంటాయి కాని పట్టణాల్లో అలా ఉండవు పల్లెటూరుల్లో ఆటలనేవి వాళ్ళు ఆడుతూ ఆడుతూ ఆడుతూ ఆడుతూ చాలా రాట్ అదే ఈ వలలో దాంట్లో ప్రావీణ్యం పొందుంటారు పిల్లలలా కాదు పట్టణాల్లో పిల్లలలాకాదు పట్టణాల్లో పిల్లలెప్పుడూ విరొచ్చేసి ఎంతకాడికి మొబైల్ గేమ్సని అవని ఇవని ఇవి చూసుకోవడమే సరిపోతుంది కాని పల్లె పల్లెటూరులో పిల్లలు వచ్చేసి వారి యొక్క జట్టును గెలిపించాలి మరియు వారు గెలవాలని ఎంతో ఆతృతతో ఆడతారు పట్టణాల్లో పిల్లలు మొబైల్ గేమ్స్ అనే ఉంటే చాలు అనుకుంటుంటారు